హలో మేడమ్ హరిణి బుక్ స్టాల్ నుండి మాట్లాడుతున్నారా మేడమ్ మాకు బుక్స్ కావాలి మేడమ్ కొన్ని మాకు సెమ్ వన్ బుక్స్ ఉన్నాయి మ్యామ్ అవి రిటర్న్ చేసుకుని సెమ్ టూ బుక్స్ కావాలి మ్యామ్ టైమింగ్ మేడమ్ ఓకే మేడమ్ అడ్రస్ చెప్తారా మేడమ్ ఓకే ఓకే మేడమ్ వేరే బుక్స్ దొరుకుతాయా మేడమ్ జాబ్స్ బుక్సు ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఇంకా పెన్స్ అవన్నీ ఉన్నాయా మేడమ్ ఓన్లీ బుక్స్ అమ్ముతారా వాటర్ పెయింటింగ్స్ ఉన్నాయా మేడమ్ వాచెస్ ఉన్నాయా మేడమ్ ఎస్ షాప్ టైమింగ్ మేడమ్

ఓకే మేడమ్ అక్కడికి వచ్చినాక కాల్ చేస్తాం మేడమ్ మేము ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా మేడమ్ హలో మేడమ్ లొకేషన్ షేర్ చేస్తారా మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ